భాషా నైపుణ్యాల కొరత తెలుగు భాష మాట్లాడే ప్రజలలో చాలా మంది ఆంగ్లం లేదా ఇతర ప్రధాన భాషలలో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయలేరు ఇది అంతర్జాతీయ వ్యాపారం విద్య మరియు సాంకేతికతలో వారి అవకాశాలను పరిమితం చేస్తుంది సాంకేతికతలో తెలుగు భాష యొక్క కొరత అనేక సాంకేతికత ఉత్పత్తులు మరియు సేవలు ఇప్పటికి తెలుగు భాషలో అందుబాటులో లేవు ఇది తెలుగు భాష మాట్లాడే వారికి వాటిని ఉపయోగించడం కష్టతరం చేస్తుంది తెలుగు సంస్కృతి మరియు వారసత్వం యొక్క పరిరక్షణ తెలుగు భాష మాట్లాడే ప్రజల సంఖ్య తగ్గుతుంది ఇది తెలుగు సంస్కృతి మరియు వారసత్వాన్ని పరిరక్షించడానికి సవాలుగా మారుతుంది ఈ సవాళ్ళను అధిగమించడానికి తెలుగు భాష మాట్లాడే ప్రజలు మరియు సాంకేతికతను అభివృద్ధి చేయడం మరియు తెలుగు భాష మరియు సంస్కృతి యొక్క ప్రాముఖ్యతను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలి వీటికి కొన్ని పరిష్కారాలు కూడా ఆలోచించాలి తెలుగు భాష నైపుణ్యాలు మెరుగుపడడం తెలుగు భాష మాట్లాడే ప్రజలకు ఆంగ్లం మరియు ఇతర ప్రధాన భాషలలో భాష నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడే కార్యక్రమాలు మరియు వనరులను అభివృద్ధి చేయాలి తెలుగు భాష సాంకేతికత తెలుగు భాషలో అందుబాటులో ఉన్న సాంకేతికత ఉత్పత్తులు మరియు సేవల సంఖ్యను పెంచడానికి ప్రోత్సహించాలి తెలుగు భాష సంస్కృతి మరియు వారసత్వము తెలుగు సంస్కృతి మరియు వారసత్వం యొక్క ప్రాముఖ్యతను ప్రోత్సహించడానికి విద్య మరియు ప్రచార కార్యక్రమాలు అభివృద్ధి చేయాలి